ఒకవేళ వారికి చరిత్ర మరియు సంస్కృతి అంటే ఇష్టమైతే చారిత్రాత్మక కట్టడాలు మరియు దేవాలయాలకు తీసుకెళ్ళవచ్చు ఉదాహరణకు హైదరాబాదులో చార్మినార్ గోల్కొండ కోట మరియు కుతుబ్షా సమాధులు చూడదగిన ప్రదేశాలు వరంగలులో వెయ్యి స్తంభాల గుడి మరియు రామప్ప దేవాలయం కూడా చారిత్రాత్మక ప్రదేశాలు ప్రకృతి ప్రేమి ప్రేముకులకైతే పార్కులు వన్యప్రాాణులు అభయారణ్యాలు మరియు కొండ పాంత్రాలకు తీసుకెళ్ళవచ్చు తెలంగాణలో కాసు బ్రహ్మాందం రెడ్డి నేషనల్ పార్కు మహావీర్ హరినా వనస్థలీ నేషనల్ పార్కు మరియు ఆమ్రాబాదు టైగర్ రిజర్వ్ వంటి ప్రదేశాలు ఉన్నాయి షాపింగ్ మరియు వినోదం కోసం నగరంలోని ప్రధాన మార్కెట్లు మరియు మాల్స్కు తీసుకెళ్ళవచ్చు హైదరాబాదులో కోర్ట్ మరియు బేగంపేట్ వంటి ప్రదేశాలు షాపింగ్కు ప్రసిద్ధి